హలో హలో అవును చెప్పండి నమస్తే మేడమ్

ఓకే ఏది ఏది టూర్స్కు వెళ్ళాలి అనుకుంటున్నారు

ఎంతమంది అండి ఎంత మంది వస్తునా ఎంతమంది ట్రావెల్ చేయాలి అనుకున్నాం థర్టీ మన్ ఏ రోజు అమౌంట్ అయితే ఫార్టీ థౌసండ్ అయితుంది ఇప్పుడు పెట్రోల్ ధర డీజిల్ ధర అంతా ఎక్కువ అయింది కదా అండి సో దాని వల్ల ఫార్టీ థౌసండ్ మీర్ మీరు ఎంతమంది వచ్చిన పెట్రోల్ ధర అనేది తగ్గదు కదండి ఎంతబా మనం ట్రావెల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా సో దాని వల్ల ఫార్టీ థౌసండ్ అవుతుంది అది ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అవునండి థర్టీ ఫైవ్ అంటే అలా సరే అండి

సరే అండి ఇప్పుడు పెట్రోలు డీజల్ ధర పెరిగింది కాబట్టి సరే మీకోసం మేము థర్టీకి ఇస్తాం లేండి ఓకే థ్యాంక్ యూ